చెప్పండి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ని మాట్లాడుతున్నాను చెప్పండి చెప్తామండి మేము ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ రెసిడెన్షియల్ ఏరియా నుండి మాట్లాడుతున్నామండి ఐతే మాకు ఇక్కడ కొత్తగా వచ్చిన టూరిస్టులకి మా మా ప్రదేశం గురించి వివ వివరించడం ఇక్కడ పద్ధతులు ప పండుగలు ఈ పండుగ విధానాలు ఎట్లా ఎట్లా చేసుకోవడం ఎట్లా ఏంటి ఏమేం పద్ధతులుంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి పండుగలు చేసుకుంటారు అనే దాని గురించి మేము వివరిస్తామండి అయితే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే టూరిస్ట్ విభాగానికి సంబంధించిందే కాక కొంచెం పండుగలకి కూడా కొంతమంది చూడ్డానికి ప్రత్యేకంగా మా ప్రాంతా మా ప్రాంతానికి వస్తారండి అయితే దానికి కా దానికీ అనుగుణంగా మా కా మా ప్రాంతంలో సంక్రాంతి పండుగ అనేది ఒక పెద్ద పండుగగా చేసుకుంటామండి అయితే సంక్రాంతికి మంచి ఇట్లా కల్ రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గంగిరెద్దులు హలో గంగిరెద్దులు మళ్ళీ గంగిరెద్దులతోని నా నాట్యం చేయించడం కోడి పందాలు ఇట్లాంటివి అవుతుంటాయండి పిండి వంటలు పిండి వంటలు అంటే దానిలో మళ్ళీ సకినాలు గారెలు బొబ్బట్లు లడ్డూలు అరిసెలు గారెలు ఇంకా చాలా రకాల పిండి వంటలు చేసుకుని అవునండి అయితే మీకు మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి ఎప్పుడు థ్యాంక్ యూ